హలో రమ్య రెస్టారెంట్ వాళ్ళేనా మీ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటండి అవునా ఆ తంగాడి బిర్యానీ ఎలా ప్యాక్ చేస్తారు అంటే బకెటా లేదా కుండా అలా చెప్తారు కదా ఓకే టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రికోషన్స్ ఏమైనా తీస్కుంటారా ఓకే మామ్ పీసెస్ ఎన్నుంటాయి కాస్ట్ ఎంత మేడం ఒక ఫుల్ ఫోర్ హండ్రెడ్ ఎఎంత మందికి సరిపోతుంది మేడం ఎంత కాస్ట్ మేడం అడ్రస్ పెడతాం మేడం మాకు ఆర్డర్ అడ్రస్ పెడతాము మాకు ఒక టూ పార్సల్స్ పంపిచ్చండి